మన నిత్యజీవితంలోని కరెంట్ యొక్క ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి అది లేకపోతే మన జీవితం కొంచెం కష్టంగా ఉంటుంది కరెంట్ వల్ల ఎన్ని లాభాలున్నాయో అలాగే నష్టాలు కూడా ఉన్నాయి మంచి షాకెట్లు వాడకపోవడం వల్ల హీట్ అప్ప్లైన్సెస్ చేస్తూ దాని వల్ల కరెంట్ లీకేజ్ అయ్యి మనకి కరెంట్ షాక్ కొట్టి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీటిని ఎలా ఆపచ్చు అంటే మంచి క్వాలిటి ఇంటికీ మన ఎర్తింగ్ ఒకటి పెట్టుకోవాలి అలాగే ప్రతి మంచి క్వాలిటి మంచి స్టాండర్డ్ ఉండే ఎక్విప్మెంట్ మనం వాడుకోవాలి అలాగే మనం కేబుల్ వైర్లు గట్రా అన్ని వాడుతున్న ప్రతి ఒక్కటి కూడా ఎంసిబీ నుండి తీసుకోవడం వల్ల మనం దాని భారి నుండి ఎలక్ట్రికల్ షాక్ నుంచి తప్పించుకోవడం కుదురుతుంది